న్యాయవాదులు మన కష్టాలు తీరుస్తారంటే వాళ్ళే వాళ్ళే మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటున్నారు మొన్న ఒకసారి కేస్ పెట్టాను కేస్ పెట్టడంతో అక్కడ ఆ న్యాయవాది అనే అతను నా సైడ్ ఒప్పుకుంటానని చెప్పేసి నా కేస్ వాదిస్తానని చెప్పి వేరే వాళ్ళ కేస్ తీసుకుని ఆయన వేరేవాళ్ళ సైడ్ వాదించారు అది కొంతమంది న్యాయవాదులు అలా ఉంటారు కొంతమంది అలా ఉండరు మనం చూసుకుంటే ఒక డెబ్భై శాతం మంది కరెక్ట్గా ఉంటారు మిగతా ముప్పై శాతం మందిలో మాత్రమే ఎక్కడో ఇలాంటి న్యాయవాదులు మనం చూస్తూ ఉంటాము కాకపోతే ఏంటంటే మొన్న ఒకసారి అలానే పోలీస్ కేస్ కూడా పెట్టాను ఎందుకంటే మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరూ మా పైన పోలీస్ కేస్ పెడుతున్నారు ఎందుకంటే కారణం లేకుండా వాళ్ళు పెడుతున్నారు మా తప్పేమి లేకపోయినా పోలీసులు వచ్చి మమ్మల్ని నిందిస్తున్నారు అలాగే చాలాసార్లు చాలా పడుతూ వస్తున్నాము మేము అస్సలు మాకు న్యాయమనే జరగట్లేదు పోలీసుల ద్వారా కానీ న్యాయమూర్తుల ద్వారా కానీ అస్సలు చాలా కష్టాలు పడుతూ ఉన్నాము అలాగే ఏంటంటే తహశీల్ ఆఫీస్ వారు కూడా మమ్మల్ని చాలా హింసిస్తూ ఉంటున్నారు మా స్థలంలో వారు ఇళ్ళు కట్టుకుంటూ ఉంటున్నారు వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటున్నారని మేము నోటీసులు పెట్టి వాళ్ళకి చాలా పేపర్స్ పంపించినా సరే మా సమస్యలు ఏమి పట్టించుకోవట్లేదు మేము చాలా కష్టాలు పడుతున్నాము ఈ ఆఫీస్ వారు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు మా స్థలాల్లో వాళ్ళు ఇళ్ళు కట్టేసుకుని వాటికోసం మేము కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు తీసుకోకుండా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ వస్తున్నారు